జిపిఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ దీని ఇదేంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నారు ఎలాంటి ప్లేస్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడ నుంచి ఎక్కడికి మూవ్ అవుతున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు ఇంట్లో ఉండి తెలుసుకోవచ్చు దీనివల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి తెలియని యొక్క ఏరియాకి వెళ్తే మనం తెలియని ఒక ప్లేస్లో ఉంటే మన ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటే మన జీపిఎస్ లొకేషన్ ఆన్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నాము సేఫ్గా ఉన్నామా ఏ ప్లేస్లో ఉన్నాము ఎలాంటి ప్లేస్లో ఉన్న మన చుట్టూ ఏరియా ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు మనం తెలుసుకోవచ్చు మనతో పాటు వాళ్ళ కూడా తెలిసిపోతుంది ఒకరిని మనం ఒకరిని మనం అటాక్ చెయ్యాలనుకున్నా ఒక దొంగని పట్టుకోవాలన్నా ఈ రోజుల్లో చాలా ఉపయోకరం జిపిఎస్ ట్రాకింగ్ అనేవి చాలా చాలా ఉపయోగకర చాలా ప్రభావితం చూపిస్తుంది నేను ఉపయోగించాను జిపీఎస్ ట్రాకర్ జిపిఎస్ ఎప్పటికీ ఆన్లోనే ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కెళ్ళినప్పుడు లేకుంటే మనకు తెలియని ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా జిపీఎస్ ఆన్ చేసుకుని మన ఫ్యామిలీకి ఫ్రెండ్స్కు మన లొకేషన్ షేర్ చెయ్యడం కానీ ఇబ్బందులు అనేవి చాలా తక్కువ ఉంటాయి కానీ దీనివల్ల యూజ్ చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి సో జీపీఎస్ అనేది ఒక మంచి టెక్నాలజీ